నా వ్యాపారంలో ముఖ్యంగా బడ్జెట్ విషయంలో చాలా ప్రణాళికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను వృత్తి పరంగా అయితే చాలా పకడ్బందిగా ఎంతో వినయంతో ఎంతో ప్రణాళికతో ముందుకు పోతాను డబ్బులు కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత చేయాలి అని చాలా సమయస్ఫూర్తితో సహనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను